తెలంగాణ వచ్చిటప్పటికి ఎక్కువ మంది ప్రజలు విజిట్ చేసే ప్లేసెస్ ఏంటంటే మాల్స్ మాల్స్లో ఏంటంటే మనకు అన్నీ రకాల క వస్తువులు కూడా క ఒక దగ్గర దొరకడం వల్ల పీపుల్ ఎక్కువ మంది టైంపాస్ చేయడానికి మాల్స్కు వెళుతు ఉంటారు ఇప్పుడు మనకు రీసెంట్గా చూసుకున్నట్టు అయితే లులు మాల్ అనేది పీపుల్ ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు లులు మాల్లో ఏంటంటే పీపుల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తారు అలాగే అన్నీ రకాల ఐటమ్స్ కూడా ఏ టూ జెడ్ అన్నీ దొరుకుతాయి మాల్లో ఇంకా ఫ్రెష్ విజిటేబుల్స్ ఉంటాయి సో ఈ మాల్ని అందుకే పీపుల్ ఎక్కువ మంది విజిట్ చేయడానికి చూస్తారు ఇంకా సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫుడ్ అనేది పీపుల్ ఎప్పుడు కొత్తగా కోరుకుంటారు కనుక ఎక్కువగా రెస్టారెంట్స్లో కూడా పీపుల్ ఎక్కువ మంది తెలంగాణలో ఉంటారు కొత్త ఫుడ్ ఐటమ్స్ ట్రై ట్రై చేయడానికి సో ఎస్స్పెషల్గా చెప్పాలి అంటే పారడైస్ బావార్చి బార్కస్ మైఫిల్ జంగల్ మండీ మండీస్ అన్నీ అనేవి కూడా ఎక్కువగా పీపుల్ రెఫర్ చేస్తారు ఎందుకంటే రీజన్బుల్ టై రీజన్బుల్ ప్రైస్లో ఉంటుంది తినడానికి కూడా బాగుండుద్ది ఫుడ్ ఫ్యామిలీతో వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి ఈ మండీస్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతున్నాయి